హలో

అవునండి చెప్పండి ఆల్ బ్రాండ్స్ ఉన్నాయండి పూమా ఉన్నాయ్ ప్యారగాన్ ఉన్నాయి వాక్రో ఉన్నాయి మీకు ఏ బ్రాండ్ కావలి చెప్పండి బాటానా శాండల్స్ ఉంటాయి శాండల్ స్లిప్పర్సా లేకపోతే షూసా

థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయండి షూస్ అయితే ట థౌసండ్ అబోవ్ ఉన్నాయి

సెవెన్ ఫైవ్ హీల్స్ కావాలా సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా పడతదండి లేదండి డిస్కౌంట్ చేసినాగా చెప్తున్నా

పెడతామండి మీకు ఏదన్నా రిఫరెన్స్ ఉంటే కూడా అలాంటిది ఉందో లేదో కూడా చెప్తాము నేను కూడా మా దగ్గర ఉన్న మోడల్స్ పెడతాను ఉన్నాయ్ ఉన్నయ్ మా దగ్గరున్న వెరైటీస్ మీకు పెడతాం పిక్స్ మీకు ఏది కావాలంటే అది ప్రైస్ చెప్తాం ఫైనల్ చేస్తాం మీ ఎక్కడికి డెలివరీ అడ్రస్ ఎక్కడ ఓకే అదే అండి వన్ వన్ టూ టూ డేస్ టైంలో వచ్చేస్తది ఓకే అండి ఓకే ఉన్నాయండి క్రాక్స్ టైప్లో కూడా వచ్చాయి ఓక వెడ్డింగ్ కోసం కావాలా శాండల్స్ ఓకే ఉన్నాయండి డిజైనర్ టైప్లో కూడా ఉన్నాయ్ ఓకే అండి మీరు పంపించండి అవి ఉన్నయో లేదో చెప్తాము ఓకే అండి